నేను రీసెంట్గా ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేశాను నాకు దాని రిసిప్ట్ కోసం నేను చాలా కష్టపడాలనుకున్నాను కానీ చాలా ఈజీగా వెబ్సైట్లోకి వెళ్ళి ఆ రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకున్నాను దానివల్ల నాకు క్యాష్బ్యాక్ కూడా వచ్చింది చాలా మంచి సర్వీస్ ప్రొవైడ్ చేశారు ఈ రెస్టారెంట్ వాళ్ళు కాబట్టి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను ప్రాసెస్ చాలా ఈజీగా జరిగింది చాలా సింపుల్గా ఈజీ సెంటెన్స్లో ఎక్స్ప్లేయిన్ చేశారు మాకు